హలో హలో

అదే ఇప్పుడు కరెంటు పోయే కరెంటు అదేలేండి ఇక్కడ ట్రాన్స్ఫారం పోయింది అండి అదే లైన్స్ అన్నీ కట్ అయిపోయినయి మా వాళ్ళు కొంచం చేస్తున్నారు ఒక లైను వదిలి లైన్ చేయాలి కదా కొంచెం టైమ్ పడుతుంది ఇది అవ్వంగానే ఒకదానికి ఒకటి క్లియర్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇస్తారు ఇది వస్తుంది కంపల్సరీ కొంచెం లేట్ అవుతుంది వస్తుంది అదే ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేయాలి కదా కొంచెం టైమ్ పడుతుంది చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు చేస్తున్నారు మా వాళ్ళు అదేలేండి అన్నీ లైన్స్ అన్నీ కట్ అయిపోయినాయి కదా బాగా ట్రాన్స్ఫారం పేలిపోయి దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది వైర్లు అన్నీ మొత్తం కట్ అయిపోయినాయి అది చేసి ఓ పట్టుద్ది అంటే కొంచెం ఇంకా లేట్ అవ్వచ్చు కొంచెం ఒక లైన్ లైన్ క్లియర్ అవ్వాలి కదా దానివల్ల కొంచెం లేట్ అవుతుంది వస్తుంది కొంచెం కాసేపు ట్రాన్స్ఫారం పేలిందండి గాలికి వానబాగా అదే చేస్తున్నారు కొంచెం టైమ్ పడుతుంది అందుకని లేదు చుస్తున్నారు అదే చేస్తున్నారు మా వాళ్ళుచేయగానే నేను క్లియర్ అవ్వంగానే వన్ బై వన్ మొత్తం ఇస్తు ఉంటారు లైన్ సరే సరే ఓకే చూపిస్తాను అండి చేయిస్తాను ఓకే ఓకే చేయిస్తాను నేను అదే చేస్తున్నారు ఆల్రెడీ చేయగానే మీకు ఒక్కొక్కటి లైన్ క్లియర్ అవ్వగానే చేయిస్తాను లేదు ఒకదానికొకటి క్లియర్ చేయాలి కదా అన్నీ మొత్తం ఇది అయిపోయినాయి ఒక లైన్ తర్వాత ఒక లైను చేస్తున్నారు అది ఓకే అండి అలాగే ఓకే అలాగే వస్తుంది కంపల్సరీ